నేను ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి దాంట్లో మాకు కొన్ని తప్పుగా అనిపిస్తున్నది నేను పెట్టిన లొకేషన్కి వాడు రావట్లేదు వేరే లొకేషన్ చూపిస్తున్నాడు అక్కడ రమ్మంటున్నాడు అందుకే మేము దాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అంటే మాకు వచ్చిన మేము ట్యాక్సీ బుక్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది కానీ వచ్చినప్పుడు మాకు వేరే నెంబర్ చూపిస్తుంది అక్కడ డ్రైవర్ కూడా వేరే డ్రైవర్ ఉంటున్నాడు అడిగితే వాళ్ళు అప్డేట్ కాలేదు అని చెప్తున్నారు అందుకే మేము క్యాన్సిల్ చేస్తున్నాము భయపడి కానీ తప్పు వాళ్ళు ఏమిటి అంటే మాకు ఫోన్ ఎత్తేసి వేరే రూట్కి వెళ్తున్నారు వాళ్ళు వేరే లొకేషన్ తీసుకెళ్తున్నారు దానివల్ల కొంచెం భయమేసి కూడా మేము దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం మేము ఇంకొకటి ఏమిటి అంటే మాకు చెప్పిన టైంకి రావట్లేదు చాలా లేట్ అవుతుంది మాకు ఇంకొకటి ఏమిటి అంటే వాళ్ళు వేరే రూట్లో చూపించిన రూట్ కాకుండా వేరే రోట్లో తీసుకెళ్తున్నారు మాకు ఆ రూట్ కూడా చాలా డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది అమౌంట్ కూడా మాకు ఎక్కువ అయితుంది కాబట్టి మేము దానికి క్యాన్సిల్ చేస్తున్నాం మేము